ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజంట్ మాట్లాడుతున్నామండి ఇన్యూరెన్స్ ప్లాన్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయా అండి తీసుకోడానికి అంటే మీకు హెల్త్ ఇన్యూరెన్స్ కావాలా లేకపోతే నార్మల్ యాక్సిడెంట్ ఇన్యూరెన్స్ ప్లాన్ కావాలా లేకపోతే లైఫ్ ఇన్యూరెన్స్ ప్లాన్ కావాలా ఇన్యూరెన్స్ మీ ఆక్యుపేషన్ ఏంటండి ఏం పని చేస్తావు మంత్లీ వన్ ల్యాక్ అండి ఇప్పుడు ఫ్యామిలీలో ఎంతమందండి ఫ్యామిలీలో ఎంతమందండి నలుగురు అంటే పేరెంట్స్కి ఒక ప్లాన్ తీసుకోవాలడి మీ ఫ్యామిలీకి సపరేట్ తీసుకోవాలడి కలిపి తీసుకోవటం కుదరదు అంటే సిక్స్ మంత్స్కి కడతారా లేకపోతే వన్ ఇయర్కి కడతారా అండి మీరు అమౌంట్ మంత్లీ కూడా కట్టుకోవచ్చుద సిక్స్ మంత్స్కి ఒక ప్లాన్ ఉంటుందండి టూ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ పెట్టుకోవాలి ఫైవ్ ల్యాక్స్కి వస్తుంది మీ చేతికి ఏమన్నా అయితే యాక్సిడెంట్ ఇది హెల్త్ ఇన్యూరెన్స్ ఇయర్లీ అండి సరే అండి ఇంకేమైనా కావాలా మాదాపూర్లో అండి మెట్రో స్టేషన్ పక్కన సరే అండి